ఆ హలో ఆ అవును అండి ఒకే ఒకే డేట్స్ చెప్పండి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ రిసెప్షన్ అలాంటివి ఉన్నాయా హా డేట్స్ చెప్పండి ఉ ఆ డేట్స్ చెప్పండి ఖాళీ ఐతే చెప్తాను ఒకే ఒకే ఒకే ఒకే అండీ టూ కెమేరాస్ ద్వారా కవర్ చేస్తాము అండి రెండూ వైపులు ఒకే అండి ఒకే మంచి మంచి సెట్టింగ్స్తో చేస్తాము అండి నార్మల్గా మ్యారేజ్కి అయితే ఒక ట్వంటీ థౌసండ్ అలా తీసుకుంటాము అండి మీరు ఎంగేజ్మెంట్ రిసెప్షన్ అంటున్నారు కాబట్టి టోటల్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అండి తగ్గుదల మా దగ్గర ఏమి ఉండదు అండి మీరేమైనా నచ్చితే చేయించుకోండి లేదంటే వద్దు అదే టూ సైడ్స్ చేయాలి కదండీ పెళ్ళి కూతురు వాళ్ళ సైడ్ మీ సైడ్ కూడా కూడా చేయాలి కాబట్టి ఒక సైడ్కి అంటే పెళ్ళి కూతురు వాళ్ళ సైడ్కి అసిస్టెంట్ని పంపుతాను మీ సైడ్కి నేను వస్తాను అండి ఐతే

ఇంకేమైనా ఉన్నాయి అంటే మీకు ఆర్కెస్ట్రా ఏమైనా పెట్టించాలి ఆర్కెస్ట్రా ఏమైనా కవర్ చెయాల మొత్తం అంటే బంధువులని ఫ్రెండ్స్ని అందరినీ కవర్ చేయాలా అందరినీ కవర్ చేస్తానులే హా సరే అండీ ఐతే మేము కవర్ చేస్తాము